మీరు మొదటి ఈత ఎప్పుడు నేర్చుకున్నారు అంటే నాకు తెలిసి నేను ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తరగతిలో అండీ నేను నేర్చుకున్నది ఈత నాకు ఈత అప్పటి వరకు వచ్చేది కాదు అసలు నాకు ఈత ఎప్పుడు కొట్టలేదు నేను అప్పటి వరకు కానీ తొమ్మిదో అది ఎనిమిదో తరగతి అయిన తర్వాత ఎండా కాలం సెలవుల్లో నేనైతే మా నాన్నగారు వెళ్ళి ఇంట్లోనే పడుంటావా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని చెప్పి తిట్టేవారు సరే కదా అని చెప్పి దగ్గర కాలవ గట్టు ఉంటే అక్కడకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం కానీ అక్కడ కొంత మంది వచ్చేవారు వాళ్ళు ఈత కొట్టేవారు వాళ్ళందరిని చూసి నాకు కూడా ఈత నేర్చుకోవాలని ఆశ పుట్టిందండి నా నీటికి మీరు భయపడేవారా అంటే నాకు కొంచం నీళ్లంటే భయం అండి అందుకే నేను నేను ఎనిమిదో తరగతి వరకు కూడా నేను ఈత అనేది నేర్చుకోలేదు కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కొడుతున్నారో సరే మనం కూడా నేర్చుకుందాం అని చెప్పి నేను అయితే దిగడం జరిగింది మీకు ఈత నేర్పింది ఎవరంటే మా ఊరిలో సుబ్బయ్య గారు ఉంటారండి వాళ్ళ పెద్ద కొడుకనమాట నాకన్నాపెద్ద అండి అన్నయ నాకు ఆ అన్నయ అయితే నాకు నేను ఫస్ట్ నీటిలో దిగి ఏదో చేసేస్తున్నాను అన్న చూసి నవ్వుకుని సరే తమ్ముడు రా నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి ఆ అన్నయ్య నాకైతే ఈత అయితే నేర్పించడం జరిగిందండి